ప్రెషర్ కుక్కర్ అయినా స్లో కుక్కర్ అయినా వాటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మెలుకులు చిట్కాలు అనేవి తెలుసుకుంటూ ఉండాలండి ఎందుకంటే నేను రోజు కూడా ప్రెషర్ కుక్కర్లోనే అన్నం వండుతూ ఉంటాను పప్పు ఉడకబెట్టడానికి ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాను అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి పైన బెల్ట్ అనేది ఉంటుంది కదా దాన్ని గ్యాస్కెట్ అంటాము అది ముఖ్యంగా మనం వండుకున్నప్పుడు అది హీట్ అయిపోతుంది అనమాట అది తీసి చల్లని వాటర్లో వెయ్యాలి లేదంటే అది మనకి సాగిపోతూ ఉంటుంది అలా వేసినప్పుడు ఏంటంటే అది సాగకుండా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా రైస్ పెట్టుకున్నప్పుడు అది లోపల ఒక్కొక్కసారి రైస్ అనేది అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది విజిల్లోకి అలా వెళ్లిపోయినప్పుడు ఆ విజిల్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి లేకపోతే విజిల్ అనేది రాదు ఇంకొకసారి మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు విజిల్ రాకపోతే లోపల మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే మనం వండుకునేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కువ నీళ్ళు పోసేసుకుంటే ఆ నీళ్ళు అన్ని కూడా కుక్కర్లో నుంచి విజిల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి కాబట్టి తగినన్ని నీళ్లు మాత్రమే కొలుచుకుని వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మాంసం పప్పులు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అలాగా మనము మెజర్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి మాంసం అనేది మనం వేసినప్పుడు కొంచెమే నీళ్ళు వేస్తాం కదా దాని వల్ల ఏమవుతుంది అంటే ఒకసారి మాడిపోయి ఛాన్స్ ఉంటుందన్నమాట దాన్ని అప్పుడు నివారించాలంటే ముందుగా మనము కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే మనకి మాంసం అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది అలాగే పప్పులు ఉడక పెట్టేటప్పుడు ఏంటంటే ఒకటికి రెండు అలా వేసిన తర్వాత ఒక హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ అనేవి పెట్టుకుంటే కరెక్ట్గా ఉడుకి పోతుంది లేదంటే పప్పు అనేది మాడిపోతుంది అలాగే మనం కుక్కర్ని ఉపయోగించినప్పుడు కంపల్సరిగా మనం వండుకున్నప్పుడు వెంటనే అందులోంచి ఏదైతే ఉందో దాన్ని తీసి ఈ పాత్రను కడుక్కుంటూ ఉండాలి అలాగే ఈ కుక్కర్ని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే కుక్కర్కి కంపల్సరీ ఆ గ్యాస్కట్ అనేది పెట్టాలి లేదంటే కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది విజిల్ అనేది కూడా ఎప్పుడు మనం క్లీన్ చేసుకుని పెట్టుకుంటూ ఉండాలి అలాగే మనము మూడు విజిల్స్ వేసిన తర్వాత దగ్గరే ఉండాలి అలా విజిల్స్ వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోతే అది పేలిపోయే ప్రమాదం ఉంటుంది